నేను మా ఊరు నుంచి ఒక మా ఫ్రెండ్ని తీసుకువచ్చినాం ఆయనకి మా ప్రదేశాలు తీసుకు వెళ్తునాం అని మేము రకరకాలుగా కోరుకుంటున్నాం మంచి మంచి ప్లేసెస్ మా తెలంగాణలో హైదరాబాదులో చాలా చాలా రకాలుగా ప్లేసెస్ ఉన్నాయి చార్మినార్ బిర్లా టెంపుల్ ట్యాంక్ బోర్డ్ బుద్ధుడు ఇలాంటి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్లాగా ఇలాంటి రకరకాలుగా దుర్గం చెరువు ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా బాగుంటాయి

ప్రకటన ప్రదేశాలకు మనం చాలా చాలా ప్రకృతి చాలా బాగుంటుంది ఇక్కడ లోకల్ శంషాబాద్లో అమ్మపల్లి టెంపుల్ అప్పటి కాలంలో పూర్వకాలంలో నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి కట్టిన అమ్మపల్లి చాలా చాలా సిద్దులగుట్ట ఇలాంటి ప్లేసెస్ ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా హైదరాబాదులో సిటీ కాలేజ్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పటిదాకా దాదాపు హండ్రెడ్ ఇయర్స్ పూ పూర్తయింది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి ప్రకటనలను ప్రదేశాలు తీసుకోవాలని ముందుకు సాగుతు మనం నిజంగా ముందుకు పోవాలని తెలంగాణలో ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడు ఎప్పుడు చూడలేరు మంచి మంచిగా ముందుకు సాగాలని నేను కోరుకుంటు భవిష్యత్తులో ఎన్నెన్నో ఎన్నెన్నో మార్గాలు మీరు ముందుకు సాగాలని మంచిగా మంచిగా ముందుకు సాగాలి ఇలాంటి ప్లేసెస్ మీరు ఎప్పుడు మిస్ కావద్దు మంచిగా మంచిగా జర్నీ ఈస్ ఎ ఫేమస్ మంచిగా ముందుకు సాగాలని ప్రదేశాలకు తీసుకు వెళ్ళాలని

నేను మీ కుటుంబంతో చాలా చాలా మంచి ప్లేసెస్ మళ్ళీ మళ్ళీ తిరగాలి అని ఉంది నాకు భవిష్యత్తులో మంచి మంచిగా ప్రకృతి ప్లేసెస్ మంచి మంచి మంచి మంచిగా నాకు ప్రదేశాలు తీసుకువెళ్ళాలని మరీ మరీ కోరుకుంటు నేను మంచిగా మీకు సెలవులలో సీజన్లో ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా ఉంటాయి మంచి మంచిగా టూర్స్ ఇలాంటి ట్రిప్పులు మీరు ప్లాన్ చేయచ్చు మా ఫ్రెండు మంచిగా మంచిగా ఉందని చెప్తుండు ఫొటోస్ దిగవచ్చు మంచి మంచిగా అలవాటు మంచిగా నేర్చుకోవాలని మంచిగా ముందుకు సాగాలని ప్రకటన ప్రదేశాలు తీసుకోవాలి అని మంచి మంచిగా ముందుకు సాగాలని నేను కోరుకుంటు ఇలాంటి ప్లేసెస్ మిస్ కావద్దు ఎప్పుడైనా సరే ముందుకు సాగాలని నేను చెపుతున్నాను కొన్ని సంవత్సరాలు నుంచి యుద్ధం యుద్ధం మంచిగా ముందుకు సాగాలని నేను చెపుతున్నాను మా ఫ్రెండ్కి చాలా చాలా ప్రదేశాలు మంచిగా ఉండాలని నేను చెబుతున్నాను ఇలాంటి ఫ్రెండ్ని చాలా చాలా ఉండాలి ఇలాంటి ప్లేసెస్ మంచిగా వినాలని నేను కోరుకుంటున్నాను